పాలు కావాలన్నా సరే అన్న మాదన్నా హాఫ్ కేజీనా లేకుంటే కేజీనా

లీ లీటర్ వచ్చేసి ఎనభై రూపాయలన్నా హాఫ్ కేజీ హాఫ్ లీటర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఔను అన్న ఇక్కడ స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి అన్న మా కాడా అక్కడ ఇక్కడ దా దానికి దీనికి కంపేర్ చేసుకుంటే రెండు రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది అన్న అంతే ఏంలేదు

లేదన్నా స్వచ్ఛమైన పాలన్నా గేదె నుంచి పిండి పెట్టిన ఒకటేనా పె పాలతో పాటు పెరుగు వెన్న అట్లాంటివి దొరుకుతాయి అన్న జున్ను

నెయ్యి కూడా దొరుకుతుంది అన్న పాలు పెరుగు నెయ్యి జున్ను దొరుకుతుంది అన్న మా కాడా ఇక్కడే అన్న లోకల్లోనే మీరు ఒక రోజు ముందే ఆర్డర్ ఇయ్యాలన్నా అంతా మీరు డైలీ ఏయిపించుకున్నా ఒక్క రోజు ముందే ఆర్డర్ చేస్తే పంపియడానికి మాకు అనుకూలంగా ఉంటుందన్నా సరే అన్న చెప్పండన్నా గేదె పాలు గేదె పాలు ఆవు పాలన్నా సరే అన్న దొరుకుతుందన్నా నెయ్యి పెరుగు జున్ను అవన్నీ దొరుకుతున్నాయ్ అన్న హాఫ్ లీటర్ అన్న పా నలభై రూపాయలన్నా సరే అన్న